నాన్న మనం కొత్త ఉపకరణాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నాము మరియు విద్యుత్ ఛార్జీల రేట్లలో ఏవైనా మార్పులు ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాము విద్యుత్ బోర్డ్ వెబ్సైట్ నుంచి తనిఖీ చేసి వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారుల కోసం ప్రస్తుత రేట్లను సమీక్షించడానికి టారిఫ్ విభాగానికి వెళ్ళమని నిన్ను అడుగుతున్నాను వెళ్ళి ఒకసారి విద్యుత్ బోర్డును పరిశీలించి రేట్లు అక్కడ ఉన్న వివిధ వర్గాల విద్యుత్ వినియోగదారుల అవత అవకతవకలు మరియు ఇతర ఇతర విషయాల గురించి తెలుసుకొని ఒకసారి రా